నమస్కారం అండి బ్యాంక్ మేనే బ్యాంక్ ఆఫీసర్ గారేనండి అది నేను బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనుకుంటున్నాను అండి మీ బ్యాంకులో దానికి ఏమేమి కావాలి అని కరెంట్ కాదండి సేవింగ్స్ అకౌంట్

సరే అండి అంతేనండి అది ఇంకా పాన్ కార్డు ఏం అక్కర్లేదా అండి పాన్ కార్డు ఏం అక్కర్లే పాన్ కార్డు కూడా కావాలాండి సరే నేను కంపల్సరీ ఉండాలా వేరే వాళ్ళని ఇచ్చి పంపితే సరిపోతుందా సరే అండి దేనికి అండి అది అవును సరే అండి ఇది ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టుకోడానికి సేవింగ్స్ అకౌంటేనండి వాడేది దాని కోసమేనండి కావాలండి సరే అండి ఇప్పుడు టైమింగ్స్ ఏంటండీ బ్యాంకు టైమింగ్సు నైన్ థర్టీ టూ ఫైవా సరే అండి అయితే ఎంత సేపు పడుతుందండి అంతేనండి ఎక్కువ అదే ఎన్ని రోజుల్లో వస్తాదండి అకౌంటు వన్ వీక్లోనా సరే అండి ఇప్పుడు కార్డు కూడా కావాలాండి అది దానికి ఏటిఎం కార్డు కూడా ఎప్పుడు ఇస్తారు సర్ సరే సరే అండి